దిస్ కాల్ ఈజ్ నవ్ బీయింగ్ రికార్డెడ్

చెప్పండి టైలర్ని మాట్లాడుతున్న కుడుతామన్న ఎప్పటికి కావాలి పెళ్ళికా సర్లే అన్న అవుతుంది లేండి ఎన్ని మొత్తం సూట్లు రెండా ఒకటా మూడాల సర్ షూటా లేకుంటే మొత్తం సెట్ కావాల్నా సెట్ అయితే ఫైవ్ తౌసండ్ అవుతుంది కుట్టడానికి లేదు పైన ఉత్త బ్లేడ్ బ్లెజర్స్ మొత్తం అయితే ఐదు మొత్తం ఐదు వేలు అవుతుంది సరే సర్ ఎంతో కొంత ఇద్దురులేండి మేనేజ్మెంట్ ఇవ్వండి ఫస్ట్ మెజర్మెంట్స్ ఇస్తే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు బట్టా మంచిది కావాల్నా మామూలుది కావాల్నా మంచిదా మంచిది అయితే పడుతుంది అన్న ఒక ఏడు వేలు ఎనిమిది వేలు వరకి పడుతుంది మంచిదే ఇంకా క్లాత్ మొత్తం మంచిదే కుట్టడానికి పైన వెయ్యి రూపాయలు రెండు వేలు అట్ట అవుతుంది అంతే సరే సర్లే అన్న ఉత్త షూట్ ఒక్కటే కదా ఉత్త షూట్ ఒక్కటే కదా కింద ప్యాంట్ ఏం లేదు షూట్ ప్యాంట్ షూట్ అయితే ఇంగా రెండు వేలు ఇవ్వండి లాస్ట్ ఒక్క సూట్ రెండు వేలు మీరు మీరు మూడు అంటున్నారు కదా దానికోసమని రెండు వేలు ఇవ్వండి ఒక్కటి సరే సరే ఎంతో కొంత ఇద్దురు లేండి అదే బట్ట మంచిది కావాల్నా మామూలుది అయితే మూడు వేలు నాలుగు వేలు పడుతుంది మంచిది అయితే ఏడు ఎనిమిది వేలు పడుతుంది సరే సరే సర్ మంచిది అయితే ఇంగ ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలుకి లాస్ట్ వస్తుంది సరే సరే సర్ మరి రేపు వచ్చేసేయండి